ఆంధ్రప్రదేశ్లో కొంతమంది విద్యార్థులు బాగా చదువుకునే పిల్లలు ఉన్నారు వీళ్ళకి మనం అవసరమైన సాధనాలను అందించగలిగితే వాళ్ళు ఇంకా మా బాగా చదివి మంచి పొజిషన్స్కి వెళ్తారు ఇందుకుగాను మనము ఏమేమి సాధనలు టెక్నాలజీ పరంగా ఆవిష్కరణ చెయ్యాలి అంటే కొన్ని మంచి స్పీచ్ ప్రోగ్రామ్స్ అనేవి వాళ్ళకి తరచుగా చెపుతూ ఉండాలి వాళ్ళకి మంచి సంభాషణలు కలిగించాలి ఇంకా మంచి ఎన్విరాన్మెంట్ని కలిగించాలి ఆ తరువాత కంప్యూటర్లు కీ పాడ్స్ ఐపాడ్ ఆక్సెసబిలిటీ టూల్సు ఇలాంటివి అన్నీ చదివించాలి మంచి స్కూల్స్లో పెట్టాలి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండాలి నాచురల్ లైట్ ఉండాలి నాచురల్ ఎయిర్ ఉండాలి మంచి గాలి వెలుతురు అన్నీ ఉండి ఉంటే ఇలాంటివి అన్నీ చేసినప్పుడు ఆ పిల్లలు బాగా చదివి మంచిగా టెక్నాలజీకి ఉపయోగపడతారు